ఆన్లైన్ చదువుల వల్ల పిల్లల జీవితాలు మంచిగానే ఉంటున్నాయి కాబట్టి ఆన్లైన్ చదువులు మనకి మంచిని అందిస్తున్నాయి ఎటువంటి ప్రభావితం లేదు కాబట్టి ఆన్లైన్ చదువుల వల్ల మనకి ఎంతగానో మేలు జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు మనం స్కూళ్లకు లేదా కాలేజీలకు వెళ్లలేని సందర్భంగా ఆన్లైన్ చదువులు కూడా మనం వింటూ ఎగ్జామ్లకి వెళ్ళడానికి మనకు వీలు ఉంటుంది కాబట్టి ఆన్లైన్ చదువులు మనకి మంచిగానే ఉపయోగపడుతున్నాయి కావున ఆన్లైన్ చదువులు వల్ల మన పిల్లల జీవితాలు కూడా మంచిగా ఉంటున్నాయి బాగుంటున్నాయి కాబట్టి కొన్ని కొన్ని సార్లు మనకి ఎలాంటి ప్రాబ్లెమ్ ఉన్న ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా ఆన్లైన్ చదువులు వింటూ కూడా పరీక్షకు మనం వెళ్ళవచ్చు కాబట్టి ఆన్లైన్ చదువుల వల్ల మన పిల్లల జీవితాలు మంచిగానే ఉంటున్నాయి అవి మంచిగానే ఉంటున్నాయి బాగుంటున్నాయి